మేము ఒకరోజు ఒక ఊరు వెళ్లడానికి ప్రయాణం అవుతున్నప్పుడు మాకు కొన్ని పచ్చళ్లను ప్యాక్ చేయాల్సిన అవసరం వచ్చింది అప్పుడు మేము ప్లాస్టిక్ కంటైనర్లని వాడాము ఆ కంటైనర్లో మేము ఊరు చేరుకున్నప్పటికీ చాలా ప్లాస్టిక్ కంటైనర్లు ఏమయ్యాయి అంటే కొన్ని మూతల్లో నుంచి నూనె లీక్ అవ్వడం అలాగే కొన్ని అయితే పగిలిపోయాయి అలా ఈ ప్లాస్టిక్ వస్తువులు చాలా తక్కువ నాణ్యతతో ఉన్నాయి వీటి ధర ఎక్కువ ఉన్నది వీటి నాణ్యత అయితే చాలా తక్కువ ఉన్నది వీటిని వాడటం నాకు అస్సలు నచ్చలేదు ఇలా ప్రయాణాలు చేసినప్పుడు వీటి వల్ల చాలా ఇబ్బంది పడ్డాము